నమస్తే సార్ ఈ రోజు ఈ రోజు మా పాపని తీసుకొచ్చాం సార్ స్కూల్ లో జాయిన్ చెయ్యాలని స్కూల్ నుంచి చాలామంది చెప్పారండి స్కూల్ బాగుంది అని అడ్మిషన్ తీసుకోవాలని స్కూల్కు వచ్చామండి పాపని సిక్స్త్ క్లాస్లో జాయిన్ చేద్దాం అని వచ్చాం సార్ అలాగే సార్ ఓకే సార్ ఓకే అదే పాపకి మేము అలాగే సార్ అదే పాపనీ మేము బస్ లో పంపించాలి అని అనుకుంటున్నాం బస్ సౌకర్యం ఏమన్నా ఉండండి లేకపోతే మేము ఓన్గా ఏమన్నా ఆటో పెట్టుకోవాలండి అలగండి అలగండి అలాగే సార్ అలాగేనండి అలాగే సార్ మా పాపని అంటే మేము ఆటోని మేము సొంతగా పెట్టుకొని ఆటో పెట్టిచ్ పంపిస్తాం సార్ అలాగే సార్ ఆట స్థలాలు అవి కొంచెం ఆడుకోవటానికి ఉన్నదా సార్

అలాగే సార్ అందుకే సార్ ఎక్కడ అడ్మిట్ చేసుకోవాలనీ అడ్మిట్ చేసుకోవాలని వచ్చింది సార్ అలాగే సార్ సరే సార్ బై సార్ అలాగే సార్ జాయిన్ చేస్తామండి పాపని తీసుకొచ్చాం సార్ సరే సార్ ఉంటాను